నాకు పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం అందులో మరీ ముఖ్యంగా పెంపుడు కుక్కలంటే ఇంకా ఇష్టం న దగ్గర నేను ఒక కుక్కను పెంచుకుంటున్నాను అది ల్యాబ్ అనే జాతికి చెందిన కుక్క కుక్క కలిగి ఉండడం వల్ల మన జీవితాలకు అనేక ప్రయోజనాలు ఉంటాయి ఇవి కొన్ని ప్రధాన ప్రయోజనాలు సంగత్వం మరియు భావాత్మక మద్దతు కుక్కలు సత్య ప్రీత మరియు ప్రీతి పూర్వక ఉండాలని తెలుసుకుంటారు అవి విషాదాన్ని తగ్గించడం మీ భావి భవిష్యత్తు చాలా ఉత్తేజాన్ని పెంచడం లేదా మొదలు పెట్టడం వంటి మేరకు సహాయపడతాయి శారీరక ఆరోగ్య ప్రయోజనాలు కుక్క పాలనా ఆడటం పనిచేయడం లేదా వ్యాయాయం వల్ల మీ శారీరక కార్యకలాపాలు మరియు దూక్షించడానికి మంచిది ఇది మీ హృదయాల ఆరోగ్యం మరియు బరువు నియంత్రణకు సహాయపడుతుంది మానసిక ఆరోగ్య ప్రయోజనాలు కుక్కలతో పరి చర్చ చేయడం మానసిక ఆరోగ్యాన్ని పెంచే ఆంతరించాలని సూ సూచిస్తుంది మీసేవలు పరి చర్చలా వల్ల మీకు ఒక పరిచర్చ అనుభవం ఉంటుంది మరియు వ్యస్థత వల్ల మీకు నేరుగా ప్రత్యేకత నిలుస్తుంది సాంఘిక అవకాశాలు కుక్క కలిగి ఉండేవారు ఇతర కుక్క యజమానులతో కలవడానికి మంచి అవకాశాలు అవతరించి వచ్చు ఇవి జంతువులు ఉండటం వల్ల ప్రయోజనాలు